భారతదేశంలో నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్లో ఎక్కువగా ఎండలు ఉంటాయి నార్త్ ఇండియాలో కేరళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా వాతావరణం చల్లగా ఉంటుంది శీతాకాలంలో అయితే ఇక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది కేరళలో కూడా ఇంకా చలిగా ఉంటుంది అదేవిధంగా ఢిల్లీ ఆగ్రాలో పొగ మంచులో కూడిన చలి ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో వివిధ రా ప్రాంతాలలో వివిధ వాతావరణ పరిస్థితులు ఉంటాయి అన్ని చోట్లా ఒకే వాతావరణం అయితే ఉండదు